పాఠశాలలో ఉపాధ్యాయులు భోదించాల్సినవి మొదటిగా చదువు ఎవరైనా చెప్తారు చదువు కునేలాగా చెప్తారు కానీ చదువు ఎవరైనా చెప్పగలరు ఉపాధ్యాయులు చెప్పకర్లేదు మొదటిగా పిల్లలకు చెప్పాల్సింది క్రమశిక్షణ ఇంకా నైతిక విలువలు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి ఎవరిని ఎలా చూడాలి ఎవరిని ఎంత మర్యాదతో మనం పిలుస్తు ఉండాలి అనేది మనం ఖచ్చితంగా ఉపాధ్యాయులు మొదటగా నేర్పించాల్సింది ఏమిటి అంటే ఇది కానీ దీనితో పాటు మనకు ఏకంగా చదువు కూడా చెప్పాలి కానీ మనకి ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు అంటే వచ్చి చదువు చెప్పడం వెళ్ళిపోవడం చదువు చెప్పడం వెళ్ళిపోవడం అంతే తప్ప కానీ ఫలానా చేద్దాం ఫలానా ఉందాం ఫలానా దగ్గర ఉందాం చేద్దాం అని అయితే ఇటువంటివి అన్నీ చెప్తాం అని చెప్పి వాళ్ళకి వాళ్ళుకు అయితే మనస్సులో అయితే ఏమి కూడా లేదు ఇటువంటివి అన్నీ కూడా నేర్పిస్తే పిల్లలకు అనేది ఉపయోగపడుతుంది